అవును ఇది నిజమే ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఆరోగ్యాన్ని అందరూ కూడా విస్మరిస్తున్నారు సాధారణంగా పని ఒత్తిడిలో అందరూ కూడా ఆహారాన్ని విస్మరించి అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి దీన్ని నివారించాలంటే కనుక ఒక టైమింగ్ ప్రకారము ఒక పద్ధతి ప్రకారము పన్లు చేసుకుంటూ తర్వాత ఆహారాన్ని కూడా తీసుకుంటూ మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఈ సమస్యని పరిష్కరించవచ్చు అటు ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు ఈ రకంగా చేయడం వలన రెండింటికి కూడా సమయం ఉంటుంది